నాలుగు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఆరు లక్షల ముప్పై ఏడు వేల తొంబై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏడు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల అరవై ఐదు ఆరు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది